నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం నాకు అలా ఇప్పుడు పెయింటింగ్ మనం చేసామని అంటే ఇప్పుడు పెయింటింగ్కి ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలామంది ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళ ఫొటోస్ కన్నా ఎక్కువ పెయింటింగ్తో ఆర్ట్ వేయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు సో ఇప్పుడు చాలామంది పెయింట పెయింటిస్ట్లు వాళ్ళందరూ చాలా అంటే చాలా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు సో నాకందుకే ఆ వృత్తి అంటే చాలా ఇష్టం ఇంకా ఏంటంటే ఇప్పుడు సపోజు పెయింటింగ్ అనేది కూడా ఒక ఆర్ట్ ఇప్పుడు సపోజు మనం ఏమన్న కలర్ కానీ ఏమన్నా సరే మనం డ్రా చేసినప్పుడు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్క కలర్ని మ్యాచ్ అయ్యేడట్టు వెయ్యాలి అది పక్కకి రా వెళ్లకుండా మళ్ళీ అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఊరికే సో జాగ్రత్తగా పట్టుకొనెయ్యాలి అలా చేయడం కూడా ఒక ఆర్ట్ దానివల్ల చాలా అంటే చాలా అంటే ఇప్పుడు మనం అది చెయ్యాలని అంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యాలి అది కూడా ఏమీ అంత ఈజీగా వచ్చేదు పెయింటింగ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అలా చేయడానికి కూడా ఒక మంచి ఆర్ట్ ఉండాలి